మేము బావి నుండి నీళ్లను రెండు రకాలుగా తోడుతాను ఒకటి ఒక తాడు ఒక బకెట్ యూజ్ చేసి నీళ్లు తోడటం అది ఎప్పుడు అంటే మంజీరా వాటర్ కోసం ఇంకొకటి కొన్ని మోటార్స్ ఉంటాయి మా బిల్లింగ్లో ఆ వాటర్ అవి మా మోటార్స్ ఆ వాటర్ని పంప్ చేసి బిల్లింగ్ పైనున్న ట్యాంకర్లోకి పంపిస్తుంటాయి చాలా రకాలైన మోటార్స్ ఉంటాయి ఎలా అంటే ఒకటి సబ్మిర్సబుల్ వాటర్ పంప్ ఉంటుంది అది ఎలాంటిది అంటే మన బోర్ బోర్ వేసినప్పుడు ఆ బోర్ పంప్ ఆ బోర్ లైన్లోకి పంప్ వెయ్యడానికి ఒక పెద్ద పంప్ ఉంటుంది వాటర్ పంప్ అది సబ్మిర్సబుల్ వాటర్ పంప్ అది లోపలికి పంపిస్తే అక్కడ్నుంచి అది వాటర్ని మనకు పైకి పంపిస్తుంటది అది కాకుండా నార్మల్ వాటర్ పంప్ ఒకటి ఉంటుంది అది మనము ఎక్కువ శాతం మన బిల్డింగ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం ఈ బిల్డింగ్స్లో కానీ ఇంటి దగ్గర కానీ డైలీ లైఫ్ యూజెస్కి యూజ్ చేస్తూ ఉంటాము కొన్ని ఎట్లా అంటే వాటర్ని ఎక్కడన్నా స్టోర్ చేసిన వాటర్ని ప్లేస్ దగ్గర నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ అవ్వడాన్ని ఎలా అంటే కింద ట్యాంకర్లో ఉన్న వాటర్ పైన ట్యాంకర్లోకి వెళ్ళడానికి కొన్నేమో వానలు ఎక్కువుగా పడినప్పుడు నీళ్లు నిండిపోతుంటాయి బిల్డింగ్స్లోకి ఎల్లా సెల్లార్లోకి వచ్చేస్తుంటాయి అలాంటప్పుడు కూడా మనం ఆ వాటర్ని పంప్స్ని యూస్ చేస్తూ ఉంటాము ఈ పంప్స్ అన్ని ఒక హార్స్ పవర్ బేస్డ్ ఉంటాయి కొన్ని జీరో పాయింట్ వన్ ఉంటయి కొన్ని జీరో పాయింట్ ఫైవ్ హార్స్ పవర్ ఉంటాయి కొన్ని వన్ హార్స్ పవర్ ఉంటాయి నేను ఇప్పటికి దాకా చూసింది అయితే వన్ హార్స్ పవర్ దాని కంటే ఎక్కువుగా కూడా ఉండచ్చు కానీ నాకు తెలియదు ఇవ్వన్నీ ఆ హార్స్ పవర్ వల్ల అది జల్దీ అంత ఎంత హార్స్ పవర్ ఉంటే అంత జల్దీ పంప్ చేసి వాటర్ని బయటకి పంపిస్తుంటాయి ఇలాంటి ఇలాంటివి అన్ని మనకు ప్రతి సీజన్లో యూజ్ అవుతూ ఉంటాయి డైలీ యూజెస్గా ఉంటాయి అవన్నీ అది యూజ్ చెయ్యడం వల్ల మనకు వాటర్ స్కేర్సిటీ ఉండదు సబ్మిర్సబుల్ వాటర్ పంపైతే చాలా ఇంపార్టెంట్ అందరికి ఉపయోగపడేది అది కావొచ్చు నార్మల్ వాటర్ పంప్ కూడా అందరికి యూజ్ అవుతూ ఉంటుంది ఆ దానివల్ల కొందరికి అవసరం ఉండకపోవచ్చు ఏమంటారు నార్మల్ వాటర్ పంప్ ఎందుకంటే వాళ్ళు ఏమంటారు ఒక ప్లే ఒక గిన్నెని ఒక తాడు యూస్ చేసి యూస్ చేస్తే వాళ్ళకి అంత అవసరం ఉండదు కానీ సబ్మిర్సబుల్ వాటర్ పంపైతే మాక్సిమం అందరికి వాడుతారు ఎందుకంటే అవి కింద ఉన్నా అంటే అండర్ గ్రౌండ్ వాటర్ని పైకి తీసుకొస్తుంటాయి ఆ వాటెరే మనము మన సెల్లార్లో ఉండే వాటర్ ట్యాంక్లో నిండుతాయి ఆ వాటర్ని మనం మోటార్స్ యూస్ చేసి పెద్ద పెద్ద మోటార్స్ యూస్ చేస్తాము ఎందుకంటే అంత అంత వాటర్ సప్లై ఒక ఫైవ్ ఫైవ్ ఫ్లోర్స్ హైట్కి వెళ్ళడానికి అంటే పెద్ద పెద్ద మోటార్స్ యూస్ చేస్తాం కొన్ని చిన్న మోటర్స్ ఉంటయి అవి జస్ట్ ఒక ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఆ రేంజ్లొకి ట్యాంకర్లోకి వెళ్ళడానికి యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఒక వాటర్ మోటార్ అనేది చాలా యూజ్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ అది ఉంటే మనం డైలీ యూజెస్కి ఎక్కడ ఎక్కడాకన్నా కొన్ని చిన్నవి ఉంటయి ఎడికన్నా ఎక్కడ్నుంచి అయినా తెచ్చుకోవాలంటే కొన్ని చిన్నవైతే ఎక్కువ శాతం యూజ్ చేసేది వానాకాలం అప్పుడు మా బిల్డింగ్లో అయితే సెల్లార్లో లిఫ్టులోకి వాటర్ వెళ్ళిపోతుంటాయి వాన పడినప్పుడు ఆ వానల వల్ల మేము లిఫ్ట్ యూజ్ చెయ్యలేం వాటర్ ఉండటం వల్ల అప్పుడు ఆ చిన్న వాటర్ పంప్స్ తీసుకొని వాటర్ని బయటకి తీస్తాము అందులో నుంచి అవి తీసి మళ్ళీ బయటకి పంపిస్తుంటాము దాని వల్ల ఆ వాటర్ అక్కడ స్టోర్ కాకుండా బయటకు వచ్చేసి మాకు యూజ్ఫుల్గా ఉంటుంది పంప్ అలా చిన్న చిన్న పంప్స్ అప్పడు యూజ్ అవుతూ ఉంటాయి ఆలా కాకుండా సెల్లార్ నుంచి వాటర్ బయటికి తీయడానికి యూజ్ అవుతాయి అవి సేమ్ వానాకాలం అప్పుడే మేము చిన్నగావున్నప్పుడు వానాకాలం అప్పుడు మా పాత బిల్డింగ్ సెల్లార్లలో మా మా అంత హైట్ వాటర్ స్టోర్ అయిపోయినాయి సెల్లార్ మొత్తం నిండిపోయింది అప్పుడు పెద్ద పెద్ద ఆ వాటర్ని బయటకి తీసి బయటకు పంపించినం అది ఒక ఎక్స్పీరియన్స్ మాకు మోటార్స్ వాటర్ పంప్ మోటార్ యూస్ చేసినప్పుడు వాటర్ పంప్ మోటార్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అవి ఉంటే అందరు ఆ వాటర్ని ఎప్పటికి అప్పుడు యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి మనము ఎప్ప ప్రతి బిల్డింగుల మోటార్స్ ఉంటాయి ఆ మోటార్స్ ఉండడం వలన మనకి డైలీ యూస్ఫుల్ లైఫ్లొ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎప్పటికి అప్పడు వాటర్ అందుతూ ఉంటాయి ఎప్పుడన్నా బోర్ ఖరాబైన అనుకో మోటార్ మోటార్ బోర్ ఖరాబైతే అది ఒక డే ఒక డే మొత్తం మనకి కష్టంగా ఉంటుంది మోటార్ ఖరాబైతే వాటర్ ఉండదు స్నానం చేసుకోనికి వాటర్ ఉండవు బ్రష్ చెయ్యడానికి వాటర్ ఉండదు వాష్రూమ్ వెళ్తే కూడా వాటర్ స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది ఒక బకెట్లో కావచ్చు ఒక డ్రంలో అయినా కావొచ్చు వాటర్ స్టోర్ చేసుకొని ఆ వాటర్ని మనం యూస్ చెయ్యాల్సి వస్తుంది అది ఒక ఒక బాడ్ టీమ్ లాగా ఉంటుంది అందుకది ఏమంటున్నాను అంటే ఒక వాటర్ మోటర్ పంప్ పంప్ అనేది డైలీ యూజ్ఫుల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అది ఉంటే అందరు యూజ్ చేసుకోవచ్చు అందరికి యూజ్ ఉంటుంది అది ఒక్కల్కని ఇద్దరికీ అని కాదు మాక్సిమం అందరికి యూజ్ ఉంటుంది ఒకలో ఇద్దరో ఏపంటరు ఆ వాటర్ చైన్ ఆ తాడు ఇంకా గ్లాస్ బిందె యూజ్ చేసేటెతోళ్ళకైతే అంట యూజ్ ఉండదు